జీవితంలో నేను నేర్చుకున్నా కొన్ని ముఖ్యమైన పాఠాలు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో మేం ముగ్గురం అనమాట నా నేను అన్న తమ్ముడు ఉన్నారు నాన్నగారు వచ్చేసి చిన్నప్పట్నించి ఏమంటే నేను అమ్మాయిని అని చెప్పేసి నన్ను చాలా విషయాల్లో రానిచ్చేవారు కాదనమాట అంటే చదువు కూడా ఎక్కువ మా తమ్ముడికి మా అన్నకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనమాట నేను వాళ్ళిద్దరు కంటే బాగా చదువుతాను కానీ అది రికగ్నైస్ చేయరు అనమాట నేనేం చేశాను నన్నెప్పుడూ అమ్మాయిని అని చెప్పేసి అన్నిట్లో నన్ను తక్కువ చూస్తున్నారని చెప్పేసి మా అన్న కంటే మా తమ్ముడు కంటే కూడా చాలా బాగా చదివేదాన్ని అనమాట డిగ్రీలో నేనే ఫస్ట్ రావడము ఎంసీఏలో వచ్చేసి సిక్స్ సెమిస్టర్స్లో నేనే ఫస్ట్ రావడము వాళ్ళకంటే కూడా స్కాలర్షిప్ ఎక్కువ తీసుకోవడము ఇవన్నీ చేసి మా నాన్న ముందర వాళ్లిద్దరి కంటే నేనే ఆడపిల్ల తక్కువైంది కాదని చూపించే దాన్ని అనమాట ఇవన్నీ ఎలా ప్రభావితమైందంటే ఇప్పుడు డిగ్రీలో వచ్చి నేను ఫస్ట్ వచ్చాను పాంప్లెట్లో నా ఫోటో వేసి నా పేరేసి అది చూసి నాన్నగారు చాలా గర్వించేవారు అప్పుడు ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది నేను మా నాన్నకి ఇచ్చిన నేను ఒక తక్కువైంది కాదు అమ్మాయి ఏ విషయంలో అని నేను నా ద్వారా నేను చూపిచ్చానన్నమాట మా నాన్నగారికి ఎప్పుడు అబ్బాయిలే గొప్ప అని మాట్లాడే మా నాన్నగారు నా కూతురు గొప్ప అనే లాగా నేను చేశాననమాట తర్వాత వచ్చి అదే ఉత్సాహంతో ఎంసీఏ జాయిన్ తర్వాత జాయిన్ అయిన తర్వాత నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ల్యాప్టాప్ తీసుకున్న అది ఇంకా చాలా గొప్ప విషయం అనమాట నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే కృషి ఉంటే తప్పకుండా మనం ఏదైనా సాధించచ్చు సాధించడం చూపిచ్చినచే ఆ ప్రభావితం అయ్యిందచ్చి అప్పుడు సీఎం గారుగా ఉన్న చంద్రబాబు నాయుడు చేత నేను ల్యాప్టాప్ తీసుకోవడం అది నా నా కృషికి తగిన ఫలితం దొరికింది అనమాట